ఆటలు మనుషుల శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అనేక రకాలుగా సహాయపడతాయి శారీరక ఆరోగ్య అనగానే ఆటలు కండరాలను బలోపేతం చేయడానికి శరీర బరువును నియంత్రించడానికి మరియు గుండె ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మెరుగుపరచడానికి కూడా ఇది శారీరిక ఆరోగ్యమనేది ఉపయోగపడుతుంది అది మానసిక ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఆటలు మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి అనేక మార్గాల్లో సహాయపడతాయి అవి స్ట్రెస్ను తగ్గించడానికి ఒత్తిడిని నిర్వహించడానికి మరియు మానసిక స్థితి స్థాపకతను మెరుగుపరచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది డిప్రెషన్ను ఆందోళన వంటి మానసిక రోగాల నుండి కూడా మనం మనల్ని కాపాడుకోవచ్చు